నమస్తే అండి మీకేం కావాలండి అవును సార్ హవేలీ రెస్టారెంటే సార్ అవును చికెన్ బిర్యానీ అంటే ఏ టైప్ ఆఫ్ కావాలి సార్ బోనా బోన్లెస్సా లేకపోతే ఇంకేమైనా వేరే టైప్స్ ఏమైనా కావాలా సార్ బోన్ చికెన్ అండి బోన్ చికెన్ అండి ఎలా సార్ ఫ్యామిలీ ప్యాకా లేకపోతే సింగిల్ ప్లేటా లేకపోతే ఎలా సార్ ఫ్యామిలీ ప్యాక సార్ వచ్చి ఫ్యామిలీ ప్యాకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సార్ ఆ ఏం కావాలి సార్ ఫ్యామిలీ ప్యాకే కావాలా సింగిల్ హ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఒకటి సరిపోతుందా సార్ ఫ్యామిలీ ప్యాక్ ఓకే సార్ ఇంకా సార్ ఇంకా ఏమైనా కావ ఇంకా ఉన్నాయ్ సార్ మటన్ బిర్యానీ ఉన్నాయి పలావ్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి సార్ చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు మెనూ కావాలన్నా మీకు వాట్సాప్లో చేస్తాం సార్ మటన్ బిర్యానీ అది సెవెన్ హండ్రెడ్ సార్ అది ఫ్యామిలీ ప్యాక్ పీసెస్ వస్తే ఫైవ మెంబర్స్కి పీసెస్ వస్తాయి సార్ పంపిస్తాం సార్ ఎట్లా సార్ మేము మీరు వచ్చి తీసుకుంటరా సార్ లేకపోతే మేము ఎట్లా డెలివ డెలివరీ ఆర్డర్ పెడతారా సార్ ఎందులో పెడతారు సార్ స్విగ్గీ జొమాటో జొమాటోలో పెడతారా సార్ మీ లేకపోతే మీ మీ అడ్రస్ మాకు పంపినా మేము మా మా వెయిటర్ని పంపిస్తాం ఆన్లైన్ పేమెంట్ చేస్తారా సార్ ఫోన్పేనా గూగుల్పెనా సార్ ఫోన్పేనా సార్ ఫోన్పే ఫోన్ ఫోన్పే స్కానర్ పంపిస్తాను సార్ ఒకసారి వాట్సాప్లో ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్